అవును నేను భౌతిక పుస్తకాలు లేదా ఎలక్ట్రానిక్ వర్షన్లు చదవాలి అనుకుంటున్నాను ఎందుకంటే పుస్తకాలను చూసి చదవడం వల్ల మనకి చాలా జ్ఞానం వస్తుంది చాలా వరకు అన్నీ విషయాలు మనం పుస్తకాలు చదవడం ద్వారా తెలుసుకోవచ్చు సమాజంలో ఏం జరుగుతుంది ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేవి కూడా మనం పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం గురించి మనకు తెలియాలంటే చదవాల్సిందే కదా దాని గురించి చదివి దాని విశ్లేషించి దాని అర్థం చేసుకున్న తర్వాత అది ఎందుకు దాని దానివల్ల మన యు ఉపయోగం ఏమిటి అనేవి అన్నీ మనం పుస్తకాల వల్ల తెల్సుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పురాతన చరిత్రలు తరతరాల చరిత్రలు కూడా ఇప్పుడు పుస్తకాల్లో రాయబట్టే కదా మనకు తెలిసేది ఆ చరిత్ర ఇట్లా ఉంది ఈ చరిత్ర ఇట్లా ఉంది అని చెప్పేసి కాబట్టి మనం భౌతిక పుస్తకాలు వల్ల చాలా వరకు తెలుసుకోవచ్చు ఇంకొకటి ఎలక్ట్రానిక్ వెర్షన్లు అంటే ఇప్పుడు ఏఐ అవన్నీ వస్తున్నాయి కదా ఎలక్ట్రానిక్ వర్షన్ అంటే మిషన్ ద్వారా నేర్చుకోవడము ఇట్లా ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రానిక్ ద్వారా కూడా మనం చాలా వరకు నేర్చుకోవచ్చు కానీ ఎక్కువ మనం పుస్తకాలు చదివిందానికన్నా ఎలక్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో మనకి చాలా గుర్తుంటుంది ఎందుకంటే మనకు కళ్ళకు కట్టినట్లు చూయిస్తారు అసలు ఏం జరిగింది ఎట్ల జరిగింది అనేది ఇప్పుడు మనం చదివేదానికన్నా చూసేదానికే ఎక్కువ ఆకర్షితులమైతాం చూసి ఇదిట్ల జరిగిందా అదట్ల జరిగిందా అని చెప్పేసి మనం వెన్ వెంటనే పట్టుకోగలుగుతాం అట్లాంటిది ఇప్పుడు ఎలక్ట్రానిక్ విషన్లు ఇప్పుడు మన తరత్ భావితరాలకు కూడా అవి తెలియక పోవచ్చు మన మన పూర్వపు తరాలకి కానీ మన ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చే కాలం ఉంటుంది కదా వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎట్లా అంటే భౌతిక పుస్తకాల వల్ల చాలా వరకు చాలా నేర్చుకున్నా నేనైతే ఏ ఏంటే మహా మన స్వాసంత్య్రం గురించి మన గాంధీ తాత గురించి అందరి గురించి నేను భౌతిక పుస్తకాల ద్వారా నేర్చుకున్నా ఇట్ల కొన్ని సైంటిస్ట్లు వీళ్ళందరు ఏమేం చేసినారు ఎట్లా ఉన్నారు అని చెప్పేసి అన్నీ భౌతిక స్తా భౌతిక పుస్తకాల గురించి కూడా మనం తెలుసుకో తెలుసుకున్నాను నేను నేనైతే ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెర్షన్లు ఉన్నాయి కదా ఇవి దీని వల్ల చాలా వరకు చాలా మందికి అవి ఉపయోగపడతాయి ఇప్పుడు మన ఫ్యూచర్ అంటే మనకు ముందు వచ్చే జా మన మన మనకు పుట్టే పిల్లలకి ఇప్పుడు మనం చదివిందానికన్నా కళ్ళతో చూస్తేనే మనం ఎక్కువ గుర్తుపట్టగలుగుతాం అట్లది చూసి నేర్చు చదివే దానికన్నా చూషి నేర్చుకున్నాం చదువుకోవడం వల్లనే ఎక్కువగా ఉపయోగాలున్నాయి ఇప్పుడు మనం ఒక సినిమా హాల్కు వెళ్తాం ఇప్పుడు సినిమా మనం కళ్ళతో చూశాం కాబట్టి దాని గురించి మనకు తెలుస్తుంది ఇప్పుడు కళ్ళతో చూసి కట్టుకథ మనం ఎట్లా అంటే చూసింది చూసినట్టుగా చెప్తాం అట్లా ఇప్పుడు ఎలక్ట్రానిక్ వర్షన్ కూడా అట్లా అయితుంది అనమాట ఇప్పుడు మనకు వచ్చే జన్ జనాలకి అట్లా భౌతిక ద్వారం అంటే ఇప్పుడు మన వచ్చే తరాలు వాళ్ళకి భౌతిక గురిం భౌతిక శాస్త్రం అంటే భౌతిక పుస్తకాల గురించి తెలియకపోవచ్చు ఎందుకంటే అన్నీ ఏఐ వర్షన్లు అన్నీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైస్లు ఇవన్నీ వస్తున్నాయి గదా వాటి వాళ్ళకి పుస్తకాల గురించి తెలియకపోవచ్చు అది వాళ్ళ దురదృష్టమని నేను చెప్తుతున్నాను ఎందుకంటే పుస్తకాల ద్వారా కూడా మనం చాలా వరకు మన పురాతన చరిత్రలు అనేది తెలుసుకోవచ్చు పుస్తకాల వల్ల ఇప్పుడు ఏఐ ఇట్లాంటివి వస్తునాయి కదా దీనివల్ల కూడా చాలా వరకు మంచిదే మంచి జరుగుతుంది అందరికీ అట్లా ఏఐ జనరేషను మన జనరేషన్ అంటే మన తరాల జనరేషన్కి చాలా ఉపయోగపడుతుంది భౌతిక పుస్తకాలు ఇవన్నీ చెప్పేసి